నమస్తే మ్యాడమ్ అదే మేము మే తర్టీన్త్న తిరుపతి వెళ్ళడానికి రిజర్వేషన్ చేసుకున్నాము ఇప్పుడు మే తర్టీన్త్న కాకుండా మే ట్వంటీనో ఎప్పుడో వెళ్దాం అనుకుంటున్నాము సో అది టికెట్స్ క్యాన్సిల్ చేయడానికి ఏమైనా ఆప్షన్ ఉంటుందా మేము రత్నాచలు నైన్ పిఎంకి చేసుకున్నాం మే తర్టీన్త్న అది క్యాన్సల్ చేసి వేరే రోజు వెళ్ళాలని అనుకుంటున్నాం ఆ రోజు మాకు వెళ్ళడానికి కుదరట్లేదు చాలా పనులున్నాయి సో దానివల్ల మార్చుకోవాల్సి వచ్చింది అదే టికెట్స్ ఏమన్నా క్యాన్సిల్ చేసే ఆప్షన్ ఏమన్నా ఉంటుందా మనీ ఏమన్నా రిటన్ ఇస్తారా మాకు ఫోర్ టికెట్స్ అమౌంట్ అంటే ఒక టికెట్కి త్రీ తౌజండ్ పడింది ట్వల్వ్ తౌజండ్ మొత్తం ఫోర్ టికెట్స్కి కలిపి ఏసీయే ఓకే చెప్పండి ఓకే చేసాను చెప్పండి ఓకే చెప్పండి ఓకే బిట్టన్ చెప్పండి ఓకే చూసాను ఓకే చేసాను ఓకే రీజన్ నాకు కన్వీనెంట్గానే ఉంది ఆప్షన్ ఓకే చేసాను ఓకే ఓకే పెట్టాను చెప్పండి ఉంది పెట్టాను చెప్పండి ఏంటండి ఓకే ఓకే ఓకే ఓకే ట్వల్వ్ తౌజండ్

ఎందుకండీ అలాగా ఓకే ఓకే ఓకేనండి ఓకే ఈ యాప్లో బుక్ చేసుకోవచ్చు కదా టికెట్సు ఓకే అండి త్యాంక్ త్యాంక్ యూ మ్యాడమ్ ఓకే మ్యాడమ్ త్యాంక్ యూ మ్యాడమ్